నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మా యొక్క చిన్నమ్మ గారు మా అత్త ఇంటి వారు అందరూ కలిసి గడిపేది ఏంటంటే క్రిస్మస్ సమయం అనమాట ఇందులో మేము అందరం కలిసి ఒక చోటే కూర్చుని భోంచేయడం జరుగుతుంది అంటే అందరూ కూడా మా ఇంటికి రావడం మా అమ్మగారు వాళ్లు వంటలు వండటం జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఉల్లిపాయలు కోవడం ఒకళ్ళు ఏమో చికెన్ శుభ్రం చేయడం ఒకళ్ళేమో బిర్యాని వండటం ఇంకొకలేమో వాళ్ళకి ఏం కావాలో చూడటం అలా అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కరి నుంచి ఒకరికి ఒకరు కల్చర్ ఒకలికి ఒకల్ని భావాలు ఒకరికి పంచుకోటానికి ఉపయోగపడుతుందనమాట దీనివల్ల మనకు రిలేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి ఇందులో నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే నేను ఇక్కడ రావడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ తెలుగే గుంటూరులో ఉంటుము అలాగే మా అక్క హస్బెండ్ మేమైతే బెంగళూరులో ఆయనకి జాబ్ రావడం జరిగింది కానీ అక్కడికి వెళ్లి పోయినా కూడా నేను ఇక్కడికే రావడం జరుగుతూ ఉంటుంది మేమందరు కలిసి కూర్చొని ఇలాగా వంటా వార్పులు చేసుకొని వండుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఇందులో చెప్పాలంటే మా అత్త వాళ్ళు ఏమో వెజ్ అనేది చాలా బాగా వండుతారు మా అమ్మ వాళ్ళు ఏమో నాన్వెజ్ అనేది బాగా వండుతారు అనమాట అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇంకా చెప్పాలంటే మా చిన్నమ్మ వాళ్ళు స్వీట్ అనేది చేస్తూ ఉంటారు బాగా అందుకని అందరూ కలిసి చేయడం వల్ల అన్ని రకాలు తినడానికి మాకు ఉంటుంది ఇందులో మేము పాటిస్పేట్ చేయటం వల్ల మా పెద్దవాళ్ళు వంట ఎలా చేస్తున్నారు ఏ టైమింగ్లో ఈ కూర అవుతుంది ఇది మనం ఎప్పుడు వా వార్చుకోవాలి అన్నం అనేది ఎలా ఉండాలి అనేది నేను మెలకువలు అనేది వాళ్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది